ఇంట్లో తోటలు పెంచుకోవడం చాలా చౌక అయినది పెరటలో ఉండే కొంచెం మట్టిని చదును చేసుకుని వాటిలో ఏమైనా మొక్కలను వేసుకుని పెంచుకోవాలని వాటికి పోషకాహారాలను అందించాలి వాటిని మనం బయట నుంచి కొనుక్కొని రానక్కర్లేదు ఇంట్లో ఉండే కూరగాయలు చెత్తని పండ్ల చెత్తని పాడైన వాటిని వీటిని అన్నింటిని నుంచి ఎరువులు తయారు చేయాలి తయారు చేసి వాటిని మొక్కల్ని వేసుకొని పెంచుకుంటే తోట చాలా అందంగా ఆహ్లాదకరంగా పెరుగుతుంది దీని ద్వారా మనము ఎక్కువ దిగుబడిని కూడా పెంచుకోవచ్చు తోటలో పూల మొక్కలను పండ్ల మొక్కలను కూరగాయల మొక్కలను అన్నిటినీ సులువుగా పెంచుకోవచ్చు ఇలా పెంచుకోవడం వల్ల పర్యావరణం మెరుగుపడుతుంది మన ఇంటి ఆహ్లాదకరం బాగుంటుంది పరిసరాలలో చోటు లేకపోతే చిన్న చిన్న కుండీలోనూ ఒక వేస్ట్ సులువుగా మట్టి వేసుకొని వాటికి సూర్యరశ్మి తగినట్లు పెట్టుకొని అలా కూడా పెంచుకోవచ్చు ఈ కూరగాయల నుండి పండ్ల నుండి కుళ్ళిపోయిన వాటినుండి వంటకు వాడే వస్తువుల నుండి వీటి అన్నిటి ద్వారా కంపోస్ట్ ఎరువును తయారు చేసుకోవచ్చు దీన్ని తయారు చేసుకోవడం వల్ల సేంద్రియ ఎరువులు వాడడం వల్ల సేంద్రియ పంటలను పండించుకోవచ్చు ఆరోగ్యానికి మంచి జరుగుతుంది ఈ పండ్లను కూరగాయలు తినడం ద్వారా